నేను ఆమెజాన్లో లేటెస్ట్గా ఫేస్కు సంబంధించినటువంటి విటమిన్ సి సీరమైతే ఆర్డర్ పెట్టుకున్నాను అండి అది నేను దాదాపు రెండు నెలలు అయితే అవుతుంది వాడి ఫస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అని అనుకున్నాను మనకి ఫేస్ మీద ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ అంతా పెట్టుకుని నేను కొంత సేపు ఉన్నాక నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకుంటే తగ్గిపోతుంది అనేసి నేను ఆన్లైన్లో రివ్యూ చూసి కొనుక్కోవడం జరిగింది ఫస్ట్ అయితే నేను అలాగే చేసేదాన్ని ఓ యూజ్ చేసిన ఒక వన్ వీక్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ఫేస్ అయితే చాలా క్లియర్గా అది అనిపించింది ఆ తర్వాత ఇంకా పోయినాయి కదా అనేసి నేను ఐతే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ అది ఏంటంటే నేను ఎక్కడైతే అది యూజ్ చేసానో ఫేస్ మీద అక్కడ అంతా ఒక పొరలు పొరలాగా లేయర్స్లాగా ఇప్పుడు చలికి స్కిన్ అంతా ఊడిపోతూ ఉంటుంది కదా అలాగా వైట్ వైట్గా ఊడిపోతుందన్నమాట ఫేస్ మీద ప్యాచెస్ ప్యాచెస్లాగా అది అయిపోయింది నాకైతే చాలా భయమేసింది మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సీరంలనేవి ఎక్కువ యూజ్ చేయకూడదని చెప్పారు అది అది కూడా అంతా ఫ్రీక్వెంట్గా యూజ్ చేయకూడదు అని చెప్పారండి నేను ఇంకా నేనైతే ఇంకా దాని వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాను అలాగా నాకు పొరలు పొరలు లేచిపోవడమే కాకుండా స్కిన్ కూడా ఫేస్ మీద ఉన్న చర్మం కూడా చాలా సెన్సిటివ్గా మారిపోయింది నాకు దద్దుర్లు మంట కూడా వచ్చేసింది దీనివల్ల అయితే డార్క్ ప్యాచెస్ కూడా పడిపోయినాయి అందంగా ఉన్న నా ఫేసు చాలా వరకు నల్ల నల్ల మచ్చలతో ఇది చాలా ఇదిగా అయిపోయింది ఇమీడియట్గా దాన్ని నేను స్టాప్ చేసేయడం జరిగింది నాకైతే ఈ ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు మళ్ళీ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు ఈ నల్ల మచ్చలు పోవడానికి అని చెప్పేసి క్రీమ్ అయితే కొనుక్కోమని సజెస్ట్ చేయడం జరిగింది నాలాగా ఎవరూ అవ్వకూడదు ఎందుకంటే ఈ సీరం వాడడం వల్ల నేను నా అందంగా ఉన్న ఫేస్ మీద అనవసరంగా నల్లమచ్చలు తెచ్చుకున్నట్టు అనిపించింది ఇంక నేను ఇది ఆన్లైన్లో అమెజాన్లో కింద రివ్యూ కూడా రాశాను ఇది చాలా బ్రాడ్ బాడ్ ప్రొడక్ట్స్ ఇందులో ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్లయితే ఎవరూ స్పందించలేదు నాకైతే నా అమౌంట్ వెనక్కి తిరిగి వేసేయమని అని చెప్పాను అది కూడా నాకు రాలేదు ఇదైతే చాలా వరస్ట్ ప్రోడక్ట్